మొబైల్ గేమూల వల్ల పారిశ్రామ మొత్తం ఎలా ప్రభావితం అయ్యిందంటే ఆ మొబైల్ గేమ్ ఆడటం ఆడటం వల్ల చిన్నపిల్లలు ఆ యొక్క మొబైల్ ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయారు ఫోన్ లేకపోతే పిల్లలు ఉండలేకపోతున్నారు దానివల్ల పిల్లలు చదువులు పోతున్నాయి యువతి చదువులు కూడా పోతున్నాయి చదువుల మీద శ్రద్ధ లేకుండా మొబైల్ ఫోన్తో ఆ గేమ్తో ఆడుతున్నారు మొబైల్ గేమ్లో కూడా చాలా ఫ్రాడ్ ఉంది ఏంటంటే అది అన్యాయం మొబైల్ గేమ్లో ఆడటం వల్ల ఆన్లైన్లో గేమ్లు ఆడటం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది చాలా మంది యువతులు డబ్బులు వస్తాయని చెప్పి ఆ యొక్క ఆన్లైన్ మొబైల్ గేమ్ ఆట్లని ఆడుతున్నారు కాకపోతే దానివల్ల డబ్బులు ఉన్నాయి పోతున్నాయి యువతకి అనారోగ్యం వస్తుంది కళ్ళుపోతున్నాయి సైట్ అనేది వస్తుంది అలానే ఆ యొక్క పబ్జి గేమ్ ఫ్రీ ఫైర్ అలాంటి ఆడి దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి మొబైల్ గేమింగ్ వల్ల ప్రభావితం చాలా అయ్యింది